ఎక్సరే మరియు యుఏ యుఏసిసిటీ స్కాన్ ఎక్స్రే మొదలైనవి వ్యాధి నివారణ కోసం రక్త పరీక్ష ఆ కేంద్రాలు మా ఊరిలో చాలా ఉన్నాయి అవి చాలా ఖరీదైనవి అవి లక్షలలో ఖర్చు ఉంటుంది అవి చాలా మంచివి ఆరోగ్య నిపుణుల సంరక్షణలో అవి ఉంటాయి అవి మన ఒంట్లో ఉన్న వ్యాధిని పసిగట్టడానికి మరియు మన ఎముకల మధ్య ఏదైనా చిల్లులు ఉన్న ఎముకలు విరిగిన వాటిని కనిపెడతాయి ఎక్సరేలు మన ఎముకల కోసం వాడతారు ఎముకలను మనకి ఎముకల గురించి ఎక్సరేలు ఉంటాయి అవి చాలా ఖరీదైనవి